నేను క్యాబ్ డ్రైవర్ని అమ్మ మీకు ఎలాంటి సాయం కావాలి మీరు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు ఎక్కడ మీరు హైదరాబాద్ బస్ స్టాప్లో ఉన్నరా ఎక్కడ ఉన్నారు నేను హైదరాబాదు ఇమ్లిబన్ బస్ స్టాండ్ ఉందా నేను ఇక్కడ్ వెయిట్ చేస్తున్నాను ఇక్కడ దిగారా బస్సు దిగారా అవునా అయితే మీరు చెప్పండి మ్యాడమ్ మీరు ఇప్పుడు ఎక్కడ ఏవే ప్లేసులు చూడాలని అనుకుంటున్నారు మరి ఎంత మంది ఉన్నారు మీరు

తాజ్ మహల్ మంచి ప్లేస్ చూడటానికి ఇంకొకటి తారా మసీద్ చార్మినార్ తారా మసీద్ గోల్కొండ ఈ ప్లేసెస్ ఉన్నాయి ఈ ప్లేసెస్ అంటే ఇప్పుడు మూడు ప్లేసులు చూడగలుగుతారా లేకపోతే ఒకటే ప్లేస్ చూస్తారా ఏదైనా గోల్కొండ కానీ తారా మసీద్ కానీ అయితే ఇక్కడ తారా మసీద్ మీకు మంచిగా ఉంటుంది అందులో తారా మస్జిద్లో ఇక్కడ అకామడేషన్ కూడా ఉంటుంది ఇక్కడ అకామడేషన్ అంటే ఉండటానికి మీరు మీ ఫ్రెండ్స్ మీరు అంతా వస్తున్నాము అని అంటున్నారు కదా ఇక్కడ అకామడేషన్ మొత్తం ఉంటుంది మీకు ఫుడ్ కూడా ఉంటుంది రోజుకి వచ్చేసి మీకు పన్నెండు వందలు పద్దెనిమిది వందలు ట్వెంటీ ఫోర్ అవర్స్కి ఇరవై నాలుగు గంటలకి అయితే నేను మీరు ఆటోలో తొందరగా మీరు వచ్చేసినాక నేను తీసుకెళతా ఇక్కడి నుంచి బస్ స్టాప్ నుంచి క్యాబ్ డ్రైవర్ నేనే మిమ్మల్ని తీసుకుని వస్తాను నేను ఇక్కడ తారా మస్జిద్కి టువల్ హండ్రెడ్ అవుతాయి పర్టిక్యులర్గా అంటే మీరు ఎన్ని రోజులు ఉండగలుగుతారు త్రీ డేసా టూ డేసా మొత్తం చూడాలని అనుకుంటున్నారా అయితే తారా మసీద్ గోల్కొండ మొత్తం అంతా మొత్తం తెలంగాణ మొత్తం అంతా తిప్పుతాను ఒక త్రీ ఫోర్ డేస్ ఉంటే మీకు మొత్తం అంతా తిప్పుతాము ఒక మినిమం ఐదు వేలు ఆరు వేలు అవుతాయి

ఎందుకంటే లాంగ్ ఉంటుంది కదమ్మా ఇక్కడి నుంచి ఇక్కడ ట్రాఫిక్ కాబట్టి మొత్తము ఇక కాబట్టి అవుతుంది అమ్మా సరే ఒక నాలుగు వేలు అయినా ఓకే మీరు ఇచ్చేసేయండి వచ్చారు అంటే మీకు ఏ ప్లేసులు చూడాలని అనుకుంటున్నారో మీరు నెట్లో చూస్తే కూడా మీకు ఏమేమి ఇప్పుడు ఆన్లైన్లో ఫోన్లో ఇది చేసుకుంటే మీరు ఏమేమి చూడాలని అనుకుంటే కూడా అది చూసుకోవచ్చు దర్శనం కూడా చేసుకోవచ్చు సంగీ టెంపుల్ ఇది ఇక్కడ మీకు తెలిసినవాళ్ళు ఎవరు లేరా అందులో మీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు సరే నాలుగు వేలు ఓకే మరి నా నాలుగు వేలు మీరు ఓకేనా మరి సరే ఓకే సరే నాకు లొకేషన్ పంపించండి సరే